నేను గంట క్రితం స్విగ్గిలో బిర్యానీ ఆర్డర్ పెట్టడం జరిగింది అయితే నేను పెట్టిన పదిహేను నిమిషాల్లోనే నా డోర్కి డెలివరీ అందడం జరిగింది అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను నేను స్విగ్గికి అలాగే స్విగ్గి డెలివరీ బాయ్కి కృతజ్ఞతలు తెలపాలని అనుకుంటున్నాను ఎందుకంటే పెట్టిన పదిహేను నిమిషాల్లోనే డోర్ డెలివరీ చేయడం అంటే అంత చిన్న విషయం ఏమీ కాదు పైగా ఈరోజు నా ప్రాంతంలో ట్రాఫిక్ అనేది ఎంతో ఎక్కువగా ఉన్నది అలాగే బయట కూడా తుఫాను అనేది ఉన్నది కాబట్టి వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి అయినప్పటికీ డెలివరీ బాయ్ పదిహేను నిమిషాల్లోనే నాకు ఫుడ్ అనేది డెలివరీ చేయడం అనేది చాలా గొప్ప విషయమనే మనం చెప్పుకోవచ్చు అందుకు నేను స్విగ్గికి అలాగే డెలివరీ బాయ్కి కృతజ్ఞతలు తెలిపి ఇలాగే ప్రతి డెలివరీని సమయానికి అందజేయాలని వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను